మా స్థానంలో యువతకు చాలా విషయాలలో చాలా రంగాలలోనే వాళ్ళు ఈ రోజుల్లో చదువు మాత్రమే కాదు ఇలాంటి వ్యాపారాలు వ్యాపారాల్లో కూడా చాలానే తెలివితో సంపాదించుకోవాలి అలానే ఉన్నారు ఈ రోజుల్లో ఎవ్వరూ అందరూ చ చదువు మీదే ఉండాలి చదువుకొనే పోవాలి అంటే కుదరదు అలానే మా మా ఏరియాలో కూడా కొంతమంది యువత చాలా గట్టిగా వాళ్ళు అనుకున్నవి చేయాలని ఉన్నారు అలానే ఇలాంటి పర్యాటక స్థలాల కిందకే వస్తే పర్యాటక స్థలాలలో నార్మల్గా ఈ రెస్టారెంట్స్ ఫుడ్ బిజినెసెస్సు వాటర్రు స్నాక్స్ ఇవన్నీ చాలా ఎక్కువుగా అమ్ముడుపోతాయి సో వాటి మీద కాన్సన్ట్రేట్ చే చేయాలి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే దె వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి ఛాన్సు ఉంటుంది సో అలానే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఎర్న్ చేసుకుంటున్నారు వాటి వాటిని యూస్ చేసుకొని